నేను కాకినాడ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను మా గ్రామంలో మురిక్కాలువ వ్యవస్థ అసలు బాగాలేదు మురుగునీరు సరైన విధంగా ప్రవహించడం లేదు మురికి నీరు నిలవవుతుంది దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి వీటిలో నాకు తెలిసిన కొన్ని సమస్యలు ఏమిటంటే ఆరోగ్య సమస్యలు మురికి నీరు వ్యాధులకు కారణమవుతుంది సౌందర్య సమస్యలు మురికి కాలువలు గ్రామాన్ని అంద విహీనంగా చేస్తాయి వాతావరణ సమస్యలు మురుగునీరు వాతావరణాన్ని కలుషితం చేస్తుంది మా గ్రామంలో మురుగు కాలువ వ్యవస్థను మెరుగుపరచడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు అదెలా అంటే మురికి నీటిని సరిగ్గా ప్రవహించేలా కాలువలను శుభ్రం చేయడం కాలువలను సిమెంట్ చేయడం లేదా ఇతర పదార్థాలతో కప్పడం మురికి నీటిని శుద్ధి చేసే మెకానికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఈ చర్యలు తీసుకుంటే మా గ్రామంలో మురికి కాలువ వ్యవస్థ మెరుగుపడి అనేక సమస్యలను నివారించవచ్చు నేను మా గ్రామ పంచాయతీని ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను నేను మా గ్రామస్తులకు కూడా మురిలీ నీటిని సరిగ్గా పారవేయడం వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను మురుగు కాలు వ్యవస్థ ఒక గ్రామం యొక్క ఆరోగ్యం మరియు సౌందర్యానికి చాలా ముఖ్యం దీన్ని మెరుగుపరచడానికి అందరి కృషి అవసరం